గ్రామంలో చాలావరకు నీళ్ళు నిలిచిపోయి చెరువులలో కాకపోతే రోడ్లో నడిచేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పట్టణంలో స్కూల్లలో బాగా పెద్ద పెద్ద రూములు ఉండి డెస్క్లు ఉండి వాళ్లకి అర్థమయ్యే విధంగా బోర్డ్లు బాగా పెట్టి చాక్పీసులలో రాసి పిల్లలకు చదివి చెప్పడం వల్ల వాళ్ళకి అర్థం అవుతుంది గవర్నమెంట్ స్కూల్లలో ప్రైవేట్ స్కూల్లగానే గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలోని స్కూల్లో చాలా తేడా వస్తుంది కానీ చాలా వరకు గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతంలో పిల్లలు బాగా చదువుతారు వాళ్ళకి చదువులు నాణ్యతను బట్టి వాళ్ళని ప్రోత్సహిస్తే ఎక్కువగా వాళ్ళ దృష్టి పెట్టడం వల్ల ఎక్కువగా బాగా చదువుతారు బోధనలో మనం అనుసరించే విధానం బ్లాక్ బోర్డు ఇంకా మెటీరియల్ చాక్పీసులు డస్టర్లు ఇంకా చాట్లు వంటి ఉపయోగించి వాళ్ళకి చెప్పడం వల్ల బొమ్మల్ని గ్రాఫులని బాల్స్ని ఉపయోగించి లైట్స్ ఉపయోగించి చెప్పడం వల్ల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది